ఆడవారు ఉదయాన లేవగానే వాళ్ళు తినకుండా మన కోసం వంట చేస్తారు ఇల్లు క్లీన్ చేస్తారు ఉదయం నుంచి సాయంత్రం వరకు జీతం లేని బానిసలాగా ఇంటిని శుభ్రంగా ఉంచుతారు ఇంట్లో మగవారు ఇచ్చిన బట్టలు ఉతుకుతారు ఇలాంటి ఇబ్బందులు ఆడవారికి రోజు ఎదురవుతాయి క్రీస్తుశకంలో ఝాన్సీ లక్ష్మీబాయి గారు యుద్ధాలు చేసి విరమణ పొందారు స్పోర్ట్స్లో కూడా సానియా మీర్జా సైనా నెహ్వాల్ పీవీ సింధు వంటి వారు దేశానికి గర్వకారణంగా నిలిచారు ఈరోజులలో ఆడవారిపై జరిగే అత్యాచారాలను నివారించడానికి చాలా చట్టాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా భారతదేశంలో నిర్భయ చట్టం చాలా కఠినమైనది ఫోక్సో చట్టం కూడా చాలా కఠినమైనది ఆంధ్రప్రదేశ్లో అయితే దిశా చట్టం అనేది చాలా కఠినంగా ఉంది ఈ దిశా చట్టం అనేది ఆడవాళ్ళకు ధైర్యాన్ని ఇస్తుంది ఉద్యోగాలలో కూడా సాఫ్ట్వేర్ రంగంలో ప్రైవేట్ రంగంలో కూడా ఇంకా ప్రైవేట్ రంగంలో ఆడవాళ్ళు కూడా మగవాళ్ళకు సమానంగా పోటీపడుతున్నారు గవర్నమెంట్ జాబ్లో కూడా ముప్పై శాతం రిజర్వేషన్ ఉంది సార్ ఆడవాళ్ళకు ఆడవాళ్ళు ఈరోజులలో మగవారికి సమానంగా ఉన్నరు ఖచ్చితంగా ఉద్యోగాలు లభిస్తున్న ఆడవాళ్ళకు ఇందులో డౌటే లేదు అవును సార్ ఆడవాళ్ళు మగవాళ్ళు సమానంగా అన్నీ విషయాలలో ఉన్నారు అవును సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్